మేము ప్రతి సంవత్సరం మా ప్రాంతంలో రకరకాల పండుగలను జరుపుకుంటారు ప్రతి సంవత్సరం పండుగలు వస్తు ఉంటాయి పోతు ఉంటాయి మేము ప్రతి సంవత్సరం పండుగలను జరుపుకుంటారు అందులో పండగలు దీపావళి దీపావళి సెలెబ్రేట్ చేసుకుంటాము మాకు నోములు ఉంటాయి కాబట్టి మేము నోములు సెలబ్రేట్ చేసుకుంటాము మా పక్కింటి వాళ్ళు కూడా నోములు సెలెబ్రేట్ చేసుకుంటాం దీపావళి అప్పుడు లక్ష్మీదేవిని పూజిస్తాము రకరకాల పళ్ళు ఫలాలను లక్ష్మిదేవి దగ్గర పెట్టి పూజిస్తాము టపాకాయలు కాలుస్తాము అట్లనే కాకుండా సంక్రాంతి ఈ మన ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అనేది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆ సంక్రాంతి పండుగను కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము మూడు రోజులు సంక్రాంతి పండుగను చే సెలెబ్రేట్ చేసుకుంటాం భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు ఇంట్లో వాకిలి చల్లి కల్లాపు చల్లి వాకిలి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలను పెట్టి రకరకాల ముగ్గులు వేసి అందులో కలర్లు నింపి ఈ సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా హోలీ వచ్చి ఫ్రెండ్స్తో సెలెబ్రేట్ చేసుకుంటాము రకరకాల రంగులు పూసుకుంటు ఫ్రెండ్స్తో సెలెబ్రేట్ చేసుకు